నేను విదేశాలకి వెళ్ళాలని నా పాన్ కార్డ్ అప్లయ్ చేసుకున్నాను మీరు దానిని తనిఖీలి చేసి నా పాన్ కార్డ్ వెళ్ళిందో లేదో నాకు కొంచెం త్వరగా చెప్పాలని కోరుకుంటున్నాను నా పాన్ కార్డ్ డిప్రస్ స్టేటస్ గురించి నాకు కొద్దిగా వివరించండి నా పాన్ కార్డ్ నెంబర్ రసీదు సంఖ్య ఏ సీ కే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నా పుట్టిన తేదీ రొండు ఎనిమిది ఒకటి రెండు ఒకటి తొమ్మిది తొమ్మిది తొమ్మిది నాకు తెలియచేయాలని కోరుతున్నాను